పశువులు కూడా మాకు కుటుంబ సభ్యులలాగే ఉంటాయి వాటికి మేము యామిని అని పేరు పెట్టుకున్నాము వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాము వాటికి మా ఇంట్లో ఏమి చేసినా వండి పెడతాము దానికి ప్రత్యేక వంటలు కూడా చేసి పెడతాము